నేను ప్రత్యేకంగా ఒక గొప్ప సహజ సౌందర్యం కల చోటుకు వెళ్ళాను అది ఎక్కడ అంటే హైదరాబాద్లోని అబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయం ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా ఫేమస్ శ్రీకృష్ణుడు రాధికమ్మ మరియు బలరామ సుభద్ర వీళ్ళ అన్ని విగ్రహాలు ఉంటాయి మరియు ఇక్కడ శ్రీకృష్ణుడి దేవాలయం చాలా బాగుంటుంది విశాలమైన ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ భక్త జనులు అందరూ దర్శించుకుంటారు శ్రీ అబిడ్స్లో చాలా ఫేమస్ ఈ టెంపుల్ మరియు ఇక్కడ అన్ని శిల్పాలు పాలరా పాలబండతో చెక్కినవి ఉంటాయి ఇక్కడ భక్తులు వచ్చి వేలల్లో భక్తులు వచ్చి సందర్శించుకుంటారు మరియు భక్తులకి ఉన్న కోరికలన్నీ చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అబి శ్రీకృష్ణుని దేవాలయంలో భక్తులు అందరూ కుడివైపు తిరిగి నమస్కరించుకుంటారు మరియు కిందికి వంగి పాదాభివందనం చేస్తారు మరియు ఇక్కడ ఇస్కాన్ టెం దేవాలయంలో దేవాలయంలో మొదట విగ్రహం కృష్ణుడు రాధికమ్మ మరియు నృత్యం చేస్తూ ఉంటారు రెండవ విగ్రహం కృష్ణుడు తన వేణు గానంతో వేణు గానం చేస్తూ ఉంటాడు మరి మూడవ మూడవ విగ్రహంలో సుభద్ర బలరామ మరియు శ్రీకృష్ణుడు తన పెద్ద కళ్ళతోని పెద్ద కళ్ళతో విగ్రహం ఉన్న విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మరి కుడివైపున ఉంటే కుడివైపున చూస్తే మరియు ఇక్కడ శ్రీకృష్ణుడు తన తల్లితో ఉంటాడు ఒడిలో పడుకొని ఉయ్యాలలో ఉంటాడు అక్కడికి వచ్చిన భక్తులు ఆ ఉయ్యాలని ఇట్లా ఊపుతూ ఉంటారు ఈ ఇస్కాన్ అనే టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ గ్రంథాలయం మరియు ఆ గ్రంథాలయంలో భగవద్గీత రామాయణం మరియు భగవద్గీత శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి మరియు ఇక్కడ పన్నెండు కాగానే ఇక్కడ ప్రసాదం భక్తజనులకి ఇస్తూ ఉంటారు ఈ ప్రసాదం చాలా మధురంగా ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుని దేవాలయం వెనుక చాలా బాగుంటుంది ఆ మందిరం కూడా చాలా విశాలంగా ఉంటుంది భక్తజనులతో మొత్తం నిండిపోతుంది అక్కడికి వచ్చిన భక్తులు కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ నృత్యాలు చేసుకుంటూ భక్తి జన పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు మరియు ఇక్కడ శ్రీకృష్ణుడు దేవాలయం కట్టడానికి పెద్ద పెద్ద పెద్ద పెద్ద శ్రీకృష్ణ భక్తులు ఎక్కడ నుంచో వస్తారు ఇక్కడ వచ్చి భక్తి కీర్తనలు మరియు ఇంకా ఎన్నో పాటలు పాడుతూ శ్రీకృష్ణుని మాయలో పడిపోతూ ఉంటారు ఇది చాలా ఆనందకరమైన ఇది చాలా ఆనందకరమైన విశాలమైన దేవాలయం ఇక్కడ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇక్కడ ఎవరూ కూడా తప్పులు కూడా చేయవద్దు అలా చెప్తాడు మళ్ళీ పైకి చూస్తే మొత్తం భగవద్గీతలోని అన్నీ అన్నీ భగవద్గీతలోని అన్ని పాత్రల కురుక్షేత్రం యుద్ధం అన్ని గోడల పైన చెక్కించినవి ఉంటాయి